నేడు భారతదేశంలో ఎదురయ్యే అతి పెద్ద పర్యావరణ సమస్యలు వాయు కాలుష్యము జల కాలుష్యము అరణ్య నాశనము భూ అపరిశుభ్రత గ్లోబల్ వార్మింగ్ కారణంగా ప్లాస్టిక్ కాలుష్యము నా చుట్టూ ప్రకృతి రూపంలో మార్పులు పర్వతాలు కొండలు గత సంవత్సరంలో కొందరి ప్రాంతంలో అడవులు కోల్పోవడం భూకంపాలు వలన కొండలు ఆకృతి కొంతమంది కొంత మారింది సముద్రం సముద్ర తీర ప్రాంతంలో నీటి మట్టం పెరిగి కొన్నిసార్లు తీర ప్రాంతంలో మునిగిపోవడం ఉంది పొలాలు నేల పల్లెల్లో పొలాలు నీటి మట్టం తగ్ తగ్గిపోవడం నేల పొడిబారటం ఎక్కువగా కనిపిస్తుంది సీజనల్ మార్పులు ఎండాకాలం గతం కంటే ఎండలు ఎక్కువగా తీవ్రంగా ఉంటున్నాయి వర్షాకాలం వర్షం బలంగా వస్తుంది కానీ సరైన కాలానికి కాకుండా ఎక్కువగా కొన్నిసార్లు వరదలు మ వరదలుగా మారిపోతుంది చలికాలం గతకాలంగా కంటే చలికాలం తక్కువగా ఉండేలా అనిపిస్తుంది సీజనల్ మార్పులు గమనించవచ్చు ఈ మార్పుల వలన మన చుట్టూ ప్రకృతి సమతుల్యతకు పెద్ద ముప్పు రాబోతుందని మన ప్రకృతిని కాపాడుకోవటానికి పర్యావరణ పరిరక్షణకు మరింత మనమందరం కలిసికట్టుగా కృషి చేద్దాం